హలో చెప్పండి ఏం కావాలి మీకు ఎన్ని రోజులు అవుతోంది మీకు ఎలర్జీ కాబట్టి అంటే ఎప్పుడు మధ్యాహ్నం వస్తుందా నైటా మీరు ఏమైనా అంటే ఇప్పుడు మీదగ్గర ఏమైనా ప్రిస్క్రిప్షన్ ఉందా డాక్టర్ దగ్గర విసిట్ చేసింది అంటే ఇదివరకు ఎప్పుడైనా ఉందా లేక ఇప్పుడే స్టార్ట్ అయిందా ఇప్పుడే స్టార్ట్ అయిందా నేనొక టాబ్లెట్ ఇస్తాను ఇది ఒక టూ డేస్కి ఇస్తాను మీరు వేసుకుని చూడండి సిట్రజిన్ ఒకటిస్తాను ఇంకొకటి ఒక సోపిస్తాను సోపిస్తాను అది మీరు మార్నింగ్ ఈవెనింగ్ స్నానం చెయ్యాలి ఆ సోప్ తోటి ఓకేనా అ ఇది ఈ సోప్ వచ్చేసి టూ ఫిఫ్టీ రుపీస్ అండి ఇక్కడ టాబ్లెట్స్ అంటే ఒక స్ట్రిప్లా ఇస్తాను నేను ఒక టెన్ ఉంటాయి మీరొక ఇది పొద్దున్న సాయంత్రం యూస్ చెయ్యాలి ఈ టాబ్లెట్ సిట్రజిన్ అనేది ఒక త్రీ డేస్ యూస్ చేస్తే సరిపోతుంది మీకు తగ్గిపోతుంది ఒకవేళ తగ్గలేదనుకోండి మీరు మళ్ళీ ఒకవేళ మీరు స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరకి వెళ్ళాలి ఓకేనా ఓకే ప్రజెంట్ అయితే ఇవి ఇస్తాను తీసుకోండి